హలో నమస్తే అండి ఇది ఇది పూర్ణిమ ట్రావెల్ ఏజెంట్ కదండి అదే మేడం ఏమి లేదు నేను దుబాయ్ నుండి ఇండియాకి వద్దాం అని అనుకుంటున్నాను దుబాయ్ నుంచి వచ్చినాక వన్ వన్ మంత్ ఆంధ్రాలో ఉందాం అనుకుంటున్నాం అండి మొత్తం ఆంధ్రా మొత్తం చూడాలని అనుకుంటున్నాం మొత్తం ట్రిప్పుకి ఎంత అవతుంది అండి మొత్తం ఆంధ్రా ట్రిప్ అంటే ఆంధ్రా మొత్తం అంతా మేము కాంటిలో ఏమేమి ఫేమస్ చెఫ్స్ ఉన్నాయో చూద్దాం అనుకుంటున్నాం మొత్తం ఎంత అవుద్ధండి మేము అయితే ఒక ఫోర్ మేము ఫైవ్ మెంబెర్స్ వస్తాం అండి ఫోర్ టు ఫైవ్ మేము వన్ మంత్ ఉంటాం అండి మొత్తం ఆంధ్రా అంత చూడడానికి వన్ మంత్ ఓకే అండి అంటే ట్రావెలింగ్ అంటే ట్రావెలింగ్కా అండి లేకపోతే రూమ్ గట్ట మొత్తం ఫుడ్ అకామిడేషన్ మొత్తం అంతా కలిపా ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి దానికి ఏంటంటే మేము మా ఫ్రెండ్స్తో వస్తున్నాం సో మాకు లగేజ్ పెట్టుకోవడానికి అదే అంటే ఓలా ఆంధ్రాలోనే అంటే తర్వాత తెలంగాణ వచ్చినాక మారుదాం అనుకుంటున్నాం అంటే మాకు లగేజ్ కొంచెం ఎక్కువ ఉంది సో ఫస్ట్ మీరు కార్ అనేది రెండు కార్స్ అనేది పంపాలి ఆ ఎ ఎంత అవుతుంది అండి ఒక సిక్స్టీ థౌసండ్ అన్నారు కదా సో మాకు కార్స్ గట్ట అన్నీ కొంచెం ఎక్కువ పంపాలండి

ఓకే డ్రైవర్ని పంపండి ఓకే అండి ఓకే మరి థ్యాంక్ యూ అండి